భారతదేశంలో ఒకప్పటి నుంచి ఇప్పుడు పోల్చుకుంటే ఫ్యాషన్ అనేది చాలా ఎక్కువగా చేంజ్ అయింది మోడర్న్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు అందరు కూడా ఒకప్పుడు పద్దతిగా చీరలతో ఆడవారు పద్దతిగా ఉండేవారు కానీ ఇప్పుడు జీన్స్ అంటు ప్రజుడీస్ అంటు రకరకాలుగా ఆడవారు టీ షర్ట్లు వేస్తు మోడర్న్గా తయారవుతున్నారు నేను అయితే జీన్స్ డీసెంటుగా బ్లాక్ షర్ట్ లేదా వైట్ షర్ట్ లాంటి డీసెంట్ లుక్ ఉండే షర్ట్లు ఎక్కువగా వేసుకుంటాను ఈ రోజులలో మోడర్న్గా ఫ్యాషన్ షోస్ కూడా ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది ఈ డిజైనర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు కొత్త కొత్త డిజైన్లు కూడా ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి పాచ్యాత దేశాలు అదర్ కంట్రీస్ నుంచి మనకి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతున్నాయి మాడ్రన్ డ్రస్సులు అనేవి